మేము మొన్న మా ఇంటికాడ మల్లన్న దేవుడియి పట్నాలు ఏసుకున్నాం ఏసుకునేటప్పుడు మా ఇంటికాడ కథ చెప్పుతాంటే మాకు మాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు ఒగ్గుర్లు వాళ్ళని ఒగ్గుర్లు అంటారు మల్లన్న స్వామి పట్నాలు వేసుకున్నాము మేము అది కూడా మాకు చాలా బాగా చెప్పారు వాళ్ళు కథ పట్నాన్ని లగ్గం నాగవెల్లి అంటారు మాకు ఫస్ట్ పట్నంలో చాలా బాగా అనిపించింది మళ్ళీ సెకెండ్ పట్నం వేసారు నాగవెల్లి అప్పుడు ఒగ్గు వాళ్ళు ఆడవేషం కట్టారు అప్పుడు చూడడానికి ఒగ్గు కథ చూడడానికి బాగా మంది వచ్చారు ఆ కథ వినడానికి ఆ కథ ఆ కథ చాలా బాగా ఉన్నది అని మాకు అనిపించింది వచ్చిన వాళ్ళు కూడా ఆ కథ చాలా బాగున్నది అని చెప్పారు అందరూ ఆ కథ చెప్పిండు ఒక టూ త్రీ అవర్స్ చెప్పాడు కథ ఆ కథ చాలా బాగుంది ఆ క కథ వినడంకుతో ఒక హండ్రడ్ వన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు వంద నూట యాభై మంది వచ్చారు ఆ కథ కూడా చాలా బాగుంది అని వాళ్ళు చెప్పారు మాకు ఈ కథ చాలా బాగుంది అని చెప్పారు వాళ్ళు మస్త్ ఉంది అని చెప్పారు ఆ కథ అయిపోయినాకా అందరూ ఒగ్గు వాళ్ళు ఒగ్గు వాళ్ళు వెళ్లిపోయారు ఆ మల్లన్న స్వామి కథ చెప్పి వెళ్లిపోయారు ఎటోను వాళ్ళు